ఏమి గీయాలి అనేది నేను ఎలా నిర్ణయించుకుంటాను అంటే నాకు నా మైండ్కి ఎలాంటి థాట్ అనేది వస్తే అలా గీయాలి అనేది నేను నిర్ణయించుకుంటాను గీయడం అంటే నాకు చాలా ఇష్టం అది గీయడం ద్వారా మనలో ఉన్న ఆలోచనలను మన మనలో ఉన్న సంతోషాన్ని గీసి మనం సంతోషపడటం జరుగుతుంది అందుకే నాకు గీయడం ద్వారా గీయడం అనేది చాలా ఇష్టం దానికి థీమ్ ఏమన్నా ఉందా అంటే అది నా ఒక డ్రీమ్ ఇలా గీయడం అనేది ఒక బొమ్మ అలా ఉంటే ఆ బొమ్మని అలానే గీయాలి అనేది నా యొక్క కాన్ఫరెన్స్లో పెట్టుకొని నేను గీయడం జరుగుతుంది నాకు ఇష్టమైన ఏదైనా బొమ్మ కనిపించినప్పుడు అది గీయాలి అనే తపన కూడా నాలో కలుగుతుంది అది గీసే గీయాలి అనే నిర్దిష్ట విషయం అనేది కూడా నాకు ఉంటుంది